మ్యామ్ మ్యామ్ రమ్యా ట్రావెల్ ఏజెన్సీనా అది మేము మా ఫ్యామిలీతో కలిసి కాకినాడ నుంచి చెన్నై టూర్ ప్లాన్ చేశాము ఆ దానికోసం మా ఫ్యామిలీ అంతటికి సరిపడేలాగ ఒక క్యాబ్ బుక్ చేద్దాం అని అనుకుంటున్నాను మేము మా ఫ్యామిలీ మెంబెర్స్ ఎయిట్ మెంబెర్స్ ఉంటారు అండి ఆ కార్లో వెళ్దాం అనుకుంటున్నాము పైగ మేము అక్కడ వన్ వీక్ స్టే చేద్దాం అని అనుకుంటున్నాము ఆ వన్ వీక్ కూడా మీ క్యాబ్ క్యాబ్ డ్రైవర్ కూడా మాతో ఉండాలి మా ఫుడ్ ఓకే మ్యామ్ ఓకే మేడం

ఓకే థ్యాంక్ యూ మ్యామ్ ఓకే మ్యామ్

ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఓకే మ్యామ్ ఇప్పుడే మెసేజ్ చేస్తాను నేను మీ ప్రొఫైల్ పంపించండి ఓకే మ్యామ్ థాంక్స్